హలో మనీషా ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నావు మనీషా

కబడ్డీయా అంటే నాకు తెలియదే దాని గురించి నాకు చెప్తావా

సరే ఎక్కడ పెడతారు కబడ్డీ పోటీలంటే ఎక్కడ పెడతారు

దాంట్లో మీ పిల్లలు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు

సరే ఎప్పుడు వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చెయ్యాలి సరేలే కానీ నేను వస్తాను మా పిల్లలు కూడా దాంట్లో జాయింట్ అవుతారు మా పిల్లలు కూడా దాంట్లో జాయిన్ అవుతారు కొద్దిగా అట్లా చూస్తూ ఉంటారా మీరు చూస్తానంటే మీరు మాకు పా అ మా మా పిల్లలని దాంట్లో పార్టిసిపేట్ చెయ్యగల్ గలుగుతారు అంటే నేను మా పిల్లలని తీసుకుని వస్తాను

సరే ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారు కబడ్డీ పోటీలు

సరేలే అమ్మా మేము కంఫర్మ్గా వచ్చి జాయిన్ అవుతాము